మా ప్రాంతంలో వండుకునే సాంప్రదాయ వంటకలు పాయసం ఎక్కువగా వండుకుంటాం వాటిల్లో మేక పాలుతో ఎక్కువగా మేక పాలు బాగా టేస్టీగా ఉంటాయని మా చుట్టూ పక్కల ఇళ్ళల్లో వాళ్ళు చెప్పటం వల్లా అలా కూడా కొత్త వంటకాలు తయారు చేస్తూ ఉంటాము ఇట్లాగనే పండగలప్పుడు పిండి వంటకాలు చక్రాలు కానివ్వండి అరెసులు కానివ్వండి ఇలాంటి వంటకాలు చాలా అయినయి ఇవి చేస్తూ ఉంటాము అందువల్ల ఇలాంటివి కొత్త రకాలు ట్రై చేస్తూ ఉంటాము ఒక్కొ పండక్కి ఒకొక్క వెరైటీ వంటకాలాంటివి ట్రై చేస్తూ ఉంటాము